మీకు ఇష్టమైన వాటి గురించి చెప్పండి మాకు ఇష్టమైనవి ఎక్కువగా నాకు ఇల్లు నీటుగా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడూ కూడా ఇల్లు నీటుగా పెట్టుకుంటాను ఏదైనా సరే నేను అన్నీ మంచిగా క్లీన్గా చేసుకుంటాను నెల నెల కాకుండా వారం వారం ఇల్లు సర్దుకొని ఇల్లు కడుక్కొని అలా చేసుకుంటూ ఉంటాము మాకు ఎక్కువగా చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఇంట్లో మేము ఎప్పుడూ అలా క్లీన్గా ఉంచుకుంటాం మాకు అలవాటు